ఒక అవకాశం ఇస్తే నేను ఇతర దేశాలకు భారతదేశానికి లేదా మా మా ఆంధ్ర రాష్ట్రానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి వివేదాలను లేదా ఉన్నటు ఇరువురి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని గుర్తించి మరి మా రాష్ట్రంలో ఉన్నటువంటి కళలను ఎంతగా గొప్పగానో ప్రదర్శించాలి అనుకుంటున్నాను మా రాష్ట్రంలో ఉండేటువంటి కళలను నేను చూపించాలి అనుకుంటున్నాను మా రాష్ట్రంలో చాలా చక్కగా కళలు న వేసేవాళ్ళు ఉన్నారు కళాశైలులను మా రాష్ట్రంలో ఎంతోమందిని చూపించగలం ఉదాహరణకు పెయింటింగ్ వేసేవాళ్ళు పెయింటింగ్ చేసేవాళ్ళు చాలా అందంగా వారి యొక్క కళను వేయడం అనేది జరుగుతుంది ఇంకా కలంకారీ డిజైన్స్ కూడా మా రాష్ట్రంలో వేయడం అనేది జరుగుతుంది చేనేత కళలు వీటి అన్నింటి మొదలైనటువంటి ఇవన్నీ కూడా చాలా పేరు పొ పేరు పొందినవిగా మా రాష్ట్రంలో ఉన్నాయి చేనేత కానీ కుట్టు కుట్టు పరిశ్రమ కానీ కుడ్య చిత్రాలు వేయడం ఇలాంటి కలలు అన్నీ కూడా చూడగలం కవిత ఇంకా మంచి మంచి కవిత్వాలు రాసేటటువంటి కళలు వాళ్ళు కూడా ఉన్నారు వీటి అన్నింటినీ కూడా